మొబైల్ ఫోన్ కంపెనీల పేర్లు సాంసంగ్ యాపిల్ వివో వన్ప్లస్ ఒప్పో రియల్మీ నోకియా మొదలైనవి ఖరీదైన మొబైల్ ఫోన్ ఫోన్లు కొనడం వలన రోజు వారు పనికి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను ఎందుకంటే అందులో స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువగా ఉండచ్చు ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉండవచ్చు ఖరీదైన ఫోన్ల ఫోన్ కొనగడం వలన ఇంకా ఈ ఫోన్ వచ్చిన తర్వాత జీవితం మున్నపటితో పోల్చుకుంటే చాలా సులభంగా మారింది బిఫోర్ స్మార్ట్ఫోన్ ముందు మరి మనీ ట్రాన్సాక్షన్ అనేది మనం చేతి ద్వారా చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఈజీగా ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి ఉపయోగించుకొని ఈజీగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది దూరంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఈజీగా మాట్లాడగలడం వీడియో కాల్స్ ద్వారా ఇలా విధంగా ఈ విధంగా మునపటితో పోల్చుకుంటే ఈ ఫోన్ మన జీవితంలో కొన్ని పరిస్థితులను మెరుగుపరిచింది